భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండగలు మతాలు బట్టి ఉంటాయి కొన్ని కొన్ని అందరికీ మామూలుగా ఉంటాయి మతాలు బట్టి ఉండేవి హిందువులకి ఈ సంక్రాంతి పండుగ దీపావళి పండుగ దేవి నవరాత్రులు వినాయకస్వామి పండుగ శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి ఇలాంటివి మతాలు బట్టి హిందువులు యొక్క దేవుళ్లని బట్టి ఉంటుంది అదేవిధంగా ముస్లిమ్స్కి గుడ్ ఫ్రైడే ఈద్ ముబారక్ ఇలాంటివి కొన్ని ఉంటాయి క్రిస్టియన్స్కి ఈ డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ లాంటివి కొన్ని ఉంటాయి ముఖ్యమైన సెలవలు కూడా దీని బట్టే చాలా రోజుల సెలవులు ఇస్తారు అదేవిధంగా మాములుగా వచ్చే సెలవులు మొదటగా న్యూ ఇయర్ అనే కొత్త సంవత్సరం అదేవిధంగా ఉగాది అదేవిధంగా ఆగస్టు పదహైదవ తారీకునా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనకి అందరికీ ప్రపంచ వ్యాప్తంగా సెలవులు ప్రకటిస్తారు అదేవిధంగా ఇలా చాలా పండుగలకు మన భారతదేశ ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తారు ఈ పండుగలు ఎలా జరుపుకుంటారు అని అంటే స్వాతంత్ర దినోత్సవం ప్రపంచమంతా జరుపుకుంటారు ఆ యొక్క సవ త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి జాతీయ గీతాల్ని పాడుతూ అందరి యొక్క అందరి యొక్క జాతీయ నాయకులను గుర్తు చేసుకుంటూ వారి గురించి పది మందికి ప్రసంగాలు ఇస్తూ వారి యొక్క గొప్పదనాన్ని గురించి అందరికి చెప్తూ అదేవిధంగా దాని యొక్క గొప్పదనాన్ని గురించి చాటింపులాగా వేస్తూ వేషా ధారణలో గొప్ప గొప్పగా అందరికి చెప్తారు అదేవిధంగా సంక్రాంతి పండుగ అనేది మూడు దినాలు జరుపుకుంటారు అవి ఏమిరా అంటే మొదటగా పెద్ద పండుగ పసల పండుగ కనుమ పండుగ పెద్ద పండుగ అనేది పొంగళ్లు పెట్టి జరుపుకుంటారు పసల పండుగ అనేది పొంగళ్లు పెట్టి జరిపేసిన తర్వాత ఆవులకు పూజలు చేసి ఆవులను ఊరంతా ఊరేగించి వాటిని సంబరంగా జరుపుకుంటారు కనుమ పండుగ కనుమ పండుగ అన్నది కన్నుల విందుగా అందరు కుటుంబ సమేతంగా కూర్చోని ఒకచోట అన్ని ఆనందాలను పంచుకుంటూ జరుపుకుంటారు అదేవిధంగా ఉగాది ఉగాది అన్నది షడ్రుచులతో కూడి ఉన్నది ఉగాది అన్నది తెలుగు వారికి నూతన సంవత్సరం ఈ ఉగాది నుంచే తెలుగువారికి సంవత్సరం కొత్త సంవత్సరం అన్నది ప్రారంభమవుతుంది ఆ రోజున చాలా ఆనందంగా జరుపుకుంటారు ఎందుకంటే ఆ యొక్క రోజు నూతన సంవత్సరం కాబట్టి ఆనందంగా జరుపుకుంటే మిగిలిన సంవత్సరం మొత్తం ఆనందంగా ఉంటారని వారి యొక్క ఆలోచన ఆరోజు షడ్రుచులు తింటారు షడ్రుచులు అంటే ఉగాది పచ్చడి ఆ ఉగాది పచ్చడిలో యొక్క ప్రాధాన్యత ఏమి అంటే అందులో షడ్రుచులు ఉంటాయి అవి బెల్లము తీపి వేపాకు అదేవిధంగా చాలా దాని యొక్క అర్ధము ఈ జీవితం ఈనెల మొత్తం ఈ సంవత్సరం మొత్తం కష్టసుఖాలతో ఆనందాలతో సుఖంగా అదేవిధంగా కష్టంవచ్చిన తట్టుకునేలా ఉండాలనేసి ఈ ఉగాదిని జరుపుకుంటారు అదేవిధంగా వినాయకచవితి వినాయకచవితి ఎందుకు జరుపుకుంటారంటే వినయకస్వామిని తలుచుకుంటూ వినయకస్వామిని విగ్రహం పెట్టి ఆ స్వామిని కొలుచుకుంటూ ఆ స్వామిని ఆరాధిస్తూ మూడు దినాలు లేదనుచే పదకొండు దినాలు సరిగ్గా ఆ కొలువును అక్కడ పెట్టి దీవించి అక్కడ దేవుడిని కొలిచి తర్వాత నిమజ్జనం చేసేస్తారు తర్వాత దీపావళి పండుగ దీపావళి పండుగ యొక్క ప్రాధాన్యత దేవి నవరాత్రులు తర్వాత వస్తుంది ఆ దేవి నరకాసురుడిని వధించిన యొక్క సందర్భమే ఈ దీపావళి పండుగ యొక్క ప్రధాన కర్తవ్యం ఆ దీపావళి పండుగ నాడు దేవి నవరాత్రులు తర్వాత మహా దేవి ఈ నరకాసురుడిని వధించారు కనుక మనం ఈ దీపావళి జరుపుకుంటూ టపాకాయలు పేల్చుకుంటూ ఆ యొక్క ఆనందాన్ని పది మందితో పంచుకుంటూ తోడిపడుచులకి ఆడపడుచులకి ఆ కానుకలు ఎత్తుకువెళ్ళి ఇస్తూ మళ్ళీ మళ్ళీ ఆ బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ నెల ఆఖరి నాడు ఈ సంవత్సరం ఆఖరి నాడు ఈ క్రిస్మస్ అనేది జరుపుకుంటారు ఈ క్రిస్మస్ సమయాన వారొచ్చి క్రిస్టియన్స్ చాలా గొప్పగా అందరు ఆనందంగా జరుపుకుంటారు దీని తరవాత మళ్ళీ మనకు నూతన సంవత్సరం మొదలైపోతుంది ఇలా ముఖ్యమైన పండుగలు సెలవులు ఇలా జరుపుకుంటారు